నాకు చిన్నప్పుడు బాగా నచ్చిన వీడియో గేమ్స్ అండ్ ఇప్పుడు కూడా నేను కొన్ని ఆడియో ఆడే వీడియో గేమ్స్ గురించి మాట్లాడుకుంటే ఈరోజుల్లో వివిధ వయస్సు వర్గాలకు అనుగుణంగా అనేక రకాల వీడియో గేమ్స్లున్నాయి దాంట్లో పిల్లలకు మరియు నాకు ఇష్టమైన కొన్ని వీడియో గేమ్స్ మైండ్ క్రాఫ్ట్ మైండ్ క్రాఫ్ట్లో తమ సృజనాత్మక వ్యక్తపరిచేగల ఒక ఆట ఈ గేమ్లో నాకు బ్లాగులతో భవనాలు వసతులు మరియు ఇతర సృష్టికర్త ప్రవచనాలను ప్రపంచంలో నిర్మించినది సూపర్ మ్యారియో సూపర్ మ్యారియో గేమ్లో ప్రపంచవ్యాప్తంగా మరియు అందరికీ కూడా పెద్దలకు పిల్లలకు కూడా ఇష్టమైనది ఈ గేమ్లో పాత్ర సాహసాలు మరియు అవాంతుల మీద ఆధారపడి ఉంటుంది రోబో లక్స్ రోబో లక్స్ ఓ ఆన్లైన్ ప్లాట్ఫామ్ గేమ్ క్రియేషన్ సిస్టమ్ ఇక్కడ ఎవరికి వారు తమ గేమ్ను సృష్టించి ఇతరులు తయారుచేసిన గేమును ఆడవచ్చు పోకీమాన్ గో పోకేమాన్ గో అనేది ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ ఇది అందరిని బయటకు తీసుకువెళ్లి పోకిమాన్లు వెతికే దారిలో ప్రోత్సాహిస్తుంది దీనివల్ల ప్రిల్లలు ఎవరు ఆడేవారు శారీరకంగా క్రియాశకంగా మారి సామాజికంగా కూడా ఉంటారు మ్యారియో కార్ట్ మ్యారియో కార్ట్ రేసింగ్ గేమ్ ఇది పిల్లలకు ఎంతో ఆనందం మరియు ఉత్తేజం అందిస్తుంది ఈ గేమ్లో ప్రముఖులు నిండుడుగంతో పాత్రులు రేసుల్లో పోటీ పడతాయి మరియు నాకు ఇష్టమైన కొన్ని వీడియో గేమ్స్ వచ్చేసి ఎయిట్ బాల్ పూల్ రమ్మీ అండ్ పబ్జి పబ్జి గేమ్లో మనం ఆడతూ ఉంటే ఇంకా కొత్త వాళ్ళు చాలామంది వచ్చి మన వాళ్ళతో పాటు ఆడటం అండ్ మనం ఎవరెవరితో ఆడతాము వాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది దాంతో దాంతో పిల్లలకు ఆడటం ఎలా ఎలా ఆడాలి మాట్లాడటం ఆడుకోవడం ఎందుకు వాళ్ళు చదివే చదువులనుంచి కొద్దిగా విముక్తి వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది వీడియో గేమ్స్ అనేవి నాకు మరియు అందరికీ కూడా చాలా ఇష్టమైనవి రకరకాల వీడియో గేమ్స్ ఆడటం వల్ల మనసుపై ఒత్తిడి మెదడుపై ఒత్తిడి తగ్గి ఇంకా ఎంతో ఉత్తేజంగా పది పనిచేయడం కోసం చాలా వీడియో గేమ్స్ అనేవి తోడ్పడుతూ ఉంటాయి